నేను మా పెరట్లో పూల మొక్కలు అలంకరణ మొక్కలు కూరగాయల కొరకు కొన్ని ఆకుకూరలు తీగ మొక్కలు పెంచుతాను పూల మొక్కల్లో ఛామంతి మల్లి గులాబీ బంతి పూలు మొదలైన మొక్కలు పెంచుతాను అలంకరణ కోసం అయితే ఢిల్లీ పూల మొక్కలు మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతాను కూరగాయల కొరకు తోటకూర మొక్కలు గోంగూర మొక్కలు పాలకూర చుక్కకూర మొదలైన మొక్కలు పెంచుతాను తీగ మొక్కల్లో అయితే బీర సొరకాయ చిక్కుడు దొండ మొదలైన తీగ మొక్కలు పెంచుతాను అవే కాకుండా వంకాయ బెండకాయ టమాటా మొదలైన మొక్కలు కూడా పెంచుతాను